హలో మానస రెస్టారెంట్ వాళ్ళా అండి నేను మీ రెస్టారెంట్ నుంచి గత ఐదు రోజుల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటున్నాను కానీ నాకు ఆ ఆహారం ఇంటికి వచ్చేసరికి మీ రెస్టారెంట్ దగ్గర నుండి ఇంటికి తెచ్చేసరికి అది పూర్తిగా చల్లారిపోతుంది ఇంకా దాని రుచి కూడా మారిపోతుంది ఆహా ఆహారం నాకు వేడిగా ఉంటే దాని రుచి చాలా బాగుంటుంది కానీ అది చల్లారి పోవడం వల్ల దాని రుచి మొత్తం మారిపోయి గట్టిగా అయిపోతుంది దాన్ని తినడానికి కూడా వీలు ఉండటం లేదు దాన్ని పడేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ప్యాక్ చేసేది కొంచెం ఆహారం ఇంటి వరకు వచ్చినప్పుడు వేడిగా ఉండేలాగా చూసుకుంటే ఆహారం కూడా చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఆ డెలివరీ అబ్బాయి కూడా త్వరగా వచ్చి ఆ వేడిగా ఉన్నప్పుడు డెలివరీ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆ డబ్బాలు కూడా వేడిగా ఉండే వాటిలో మీరు వేసి పంపిస్తే చాలా బాగుంటుందని నేను మీకు మనవి చేసుకుంటున్నాను